నా పనిని ప్రభావితం చేసిన కళాకారులలో ముఖ్యంగా రాజా రవివర్మ గారు ఉన్నారు ఆయన చిత్రాల్లోని సహజత్వం నన్ను చాలా ఆకట్టుకుంటుంది ఆయన చిత్రాలు భారతీయ పురాణాలను సంస్కృతిని ప్రతిబింబిస్తాయి అలాగే ఆధునిక కళాకారులలో ఎం ఎఫ్ హుసేన్ గారి చిత్రాలు కూడా నన్ను చాలా ఆకట్టుకుంటాయి ఆయన చిత్రాలలోని రంగుల వినియోగం రేఖల వాడకం చాలా ప్రత్యేకంగా ఉంటాయి కళా ఉద్యమాల విషయానికి వస్తే నాకు వాస్తవికత ముద్రణావాదం చాలా ఇష్టం వాస్తవికత కళాకారులు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చిత్రించడానికి ప్రయత్నిస్తారు ముద్రణావాదం కళాకారులు కాంతి రంగులు మరియు క్షణికమైన అను అనుభవాలను చిత్రించడానికి ప్రయత్నిస్తారు ఈ రెండు ఉద్యమాలు నా కళా దృష్టిని విస్తృతం చేశాయి నేను ముఖ్యంగా వ్యక్తి చిత్రాలు ప్రకృతి దృశ్యాలు చూడటానికి ఇష్టపడతాను వ్యక్తి చిత్రాలలోని భావ వ్యక్తీకరణ నన్ను ఆకర్షిస్తుంది ప్రకృతి దృశ్యాలు లోని ప్రకృతి అందం నన్ను మైమరపిస్తుంది వివిధ రకాల కళలను చూడటం ద్వారా నా కళా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను